మేము వా వ్యాపారాలంటే కూరగాయల కాడికి కూరగాయల మార్కెట్కెళ్ళిన మేం తెలుగు భాష బాగా ఉపయోగి తెలుగు భాషే మాది తెలుగు ఉపయోగిస్తాము తెలుగులోనే మాట్లాడుతాము బట్టల షాప్కెళ్ళినా తెలుగే మాట్లాడుకుంటాము వాళ్ళ సంభాషణ మా సంభాషణ తెలుగు కాబట్టి మాక్ మాకు తెలుగే వస్తుంది వేరే భాష ఏమి రాదు తెలుగు భాష కా మాది మాతృభాష తెలుగు కాబట్టి మాకు తెలుగే వస్తుంది మేము తెలుగే మాట్లాడ తాము మా ఇంట్లో మా అమ్మ నాన్న కాని మా పిల్లలు కానీ మా నా భర్త కానీ మా అత్త మామ కానీ మా సర్కిల్లో మా తోటి కోడళ్ళైనా మా మరదలైనా ఎవరైనా తెలుగే మాట్లాడతారు తెలుగులోనే మాట్లాడకుంటాము ఇంకా మా పిల్లల వరకొస్తే వాళ్ళప్పుడప్పుడు సర్కిల్లో ఇంగ్లీష్ మాట్లాడుతారు మాట్లాడినా కూడా మీరలా మాట్లాడొద్దు నాని మన మాతృభాష తెలుగు కాబట్టి మనం ఎక్కువ తెలుగులోనే మాట్లాడుకోవాలనని చెప్తాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చదివేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకెక్కువ ఇంగ్లీషే వస్తుంది అలా కూడా మేము ఇంగ్లీష్లో మాట్లాడొద్దని చెప్తాము చెప్తే మాకదే వస్తుంది ఇది ఎక్కువ రాదు కదా మమ్మీ అని వాళ్ళు నవ్వుతారు నవ్వినా అలా చెయ్యొద్దు నాన్న అని మేము చెప్తాము తెలుగే మాట్లాడుకుంటాము మేమెక్కువ తెలుగు మాట్లాడి తెలుగు నేర్పించడానికి ట్రై చేస్తాము పిల్లలకు తెలుగు నేర్చుకోవాలని చెప్తాము కానీ వాళ్ళు ఇంట్లో ఉన్నంత సేపు మాత్రం తెలుగే మాట్లాడతారు బయటికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళితేనే వేరే భాష మాట్లాడతారు ఆంగ్లం ఇలా